మా ప్రాంతంలో చాలా వరకు చాలా పక్షులు కనపడతాయి వాటిల్లో కాకి కోకిల ఇంకా చిలకలు నెమళ్ళు డ్రాగన్ ఫ్రూట్స్ అని అదే డ్రాగన్ ఫ్లయ్ బర్డ్స్ ఇట్లాంటివి చాలా రకాల పక్షులే కనబడతాయి అండి అన్నింటిలోనూ చాలా ఆకర్షణీయంగా కనబడేవి అంటే నెమలి మరియు రామచిలుక అండి మా తోటలో జామ చెట్టు ఉందండి జామ చెట్టు పైనికి కొంచెం పండగానే చాలా వరకు చిలకలు వచ్చి గుంపులు గుంపులు చేరి కిచకిచ సౌండ్ చేసుకుంటూ జామకాయలు తింటాయి అండి అప్పుడు అది చూసినప్పుడు చాలా వరకు ఆనందం అనిపిస్తుంది అండి అది చూసి కూడా మేము చాలా వరకు ఫొటోస్ తీసుకోవడము ఇట్లాంటివి జరిగింది నెమళ్ళు కూడా వస్తుంటాయి నెమళ్ళు వస్తాయి కానీ అవి ఎప్పటికీ పురి ఎప్పుడు విప్పవు అవి విప్పినప్పుడు చూడటానికి అది కూడా ఆ సిచ్యువేషన్ కూడా చాలా బాగుంటుంది అండి ముఖ్యంగా నెమలి రామచిలుక చాలా ఆకర్షణీయంగా కనబడతాయి